హలో అమ్మా కుమారియేనా మా అదే మీ కంపనీ మేనేజర్ని అమ్మా అదే మీది మాములుగా డ్యూటి పది గంటలకి డ్యూటి కదా షిఫ్టు కానీ ఈరోజు ఏమైంది అంటే ముందు షిఫ్ట్ అతను వెళ్ళిపోయారు అన్నమాట ఎమర్జెన్సీ అని సో నువ్వు మీరు ఏమి అనుకోకున్నా సిక్స్ ఓ క్లాక్కి డ్యూటీకి రావాలి అమ్మా ఈరోజు మరి ఏవమ్మా రావాలి అమ్మా రాకపోతే ఎలాగా అమ్మా ఇప్పుడు ఎమర్జెన్సీ కదా ఎమర్జెన్సీ అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు అతను లేరు ఆఫీసు దగ్గర ఎవరు సెక్యూరిటీ లేరు మరి ఏవైనా ఇబ్బంది కదా ఏవైనా దొంగతనం జరిగినా ఏం జరిగినా ఆహా హాస్పటల్కి అమ్మ సరే అమ్మా అదే అమ్మ రేపు ఒకసారి రేపు సెలవు ఇస్తాము కావాలి అంటే నీకు రేపు లీవ్ ఇస్తాను పోనీ రేపు వెలుదువు కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా రామ్మ అమ్మా అదే మరి కొంచెం ఎర్లీగా వస్తే మరీ టైము లేదు కదా ఎవరు లేరు అక్కడ అదే అమ్మ మీకు ఏమి నువ్వు ఏమి అనుకోవద్దు నీకు సాలరీ కూడా పెంచుతాము నువ్వు పర్ఫామెన్స్ బాగుంది కాబట్టి నువ్వు నీ టైమింగ్ బాగున్నాయి కాబట్టి నీకు సాలరీ ఇన్క్రీమెంట్ కూడా పెంచుతాము అందరి మీద అంతేను అమ్మా నువ్వు ఏమి బాధపడకు అమ్మా మరి రావాలి ఏమి అనుకోమాకు కావాలి అంటే నీకు సెలవు ఇస్తాము అమ్మా నీకు రేపు సెలవు ఇస్తాము సెలవు ఇచ్చిన తరువాత రేపు ఫుల్గా ఇస్తాము కావాలి అంటే ఫుల్ డే వస్తాను నువ్వు రేపు అంతా రావక్కరలేదు ఎల్లుండి యాజ్యుజ్వల్గా మీ పది గంటల డ్యూటికి వద్దువు గానీ ఎల్లుండి మీకు మేము ఈరోజు అసలు మీకు చెప్తాను అన్నారమ్మా మీ పేరే చెప్పారు కుమారి వస్తుంది అండి కుమారికి చెప్పండి అని ఆహా మరి అతను చెప్తారా చెప్తాను సారు మీరు ఒకసారి అడగండి సారు మళ్ళీ నాకు అవ్వదు సారు ఎమర్జెన్సీ వెళ్ళిపోయారు అందుకోసం మీకు కాల్ చేసాము అమ్మా సరె అమ్మ అయితే మీరు చూసుకొని వచ్చేయండి అమ్మా ఓకే అమ్మ థాంక్ యూ ఓకే